హాలో మీరు నేను ఈ ఇంట్లో మేము ఒక రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నాం అండి దానికి ఎంత అంటే ఏమేమి అవసరం ఉంటుంది ఎట్లా ఎంత అమౌంట్ కావాలి చెప్తారా దాని గురించి

అంటే ఒక రూమ్ కదా అండి మేము కట్టుకోవడం అంటే

ఎంత అంటున్నారు అండి థర్టీ థౌసండ్ మరి అంటే ఎట్లాగో అంటే మీతో పాటు ఇంకా ఒకరిని కూడా తీసుకు వచ్చుకుంటారు కదా మీరు ఒక్కరు రారు కదా

మరి అంత కాకుండా తక్కువ చూడండి ఎట్లాగో మళ్ళీ మేము కూడా అవన్నీ మళ్ళీ తెప్పించి పెట్టుకోవడం ఉంటుంది కదండి ఇసుక ఇసుక గానీ మళ్ళీ ఇటుక మీరు అరేంజ్ చేసుకుంటారా అంటే డైరెక్ట్ మేము మనీ ఇవ్వమంటారా మనీ అంటే కానీ కానీ మరీ థర్టీ థౌసండ్ అంటే ఎక్కువ ఎక్కువ అయిపోతుంది కదండి ఒక రూమ్కు కదా ఒక టూ త్రీ ఫోర్ రూమ్స్ అంటే ఏమో ఎక్కువ అది వేరు ఉంటుంది కానీ చూడండి ఇంకా తగ్గించండి తగ్గించడానికి ట్రై చేయండి చూడాలి గదా అండి మీరు అన్నంత రేట్ అంటే కొంచెం కష్టం కదా కొంచెం అయ్ మేము కూడా చూసుకోవాలి కదా అంటే మేము కూడా ఇంతకు ముందు చేయించాం కదా అది అంత రేటు ఏమి లేదు కాకపోతే అప్పుడు ఇంకా టూ త్రీ రూమ్స్ కట్టినాం కానీ ఇప్పుడు సింగల్ రూమ్ కాబట్టి అంత కాస్ట్లీ అంటే కష్టం కదా అండి అంటే ఎట్లాగో ఇక రూమ్తో పాటు సెల్ఫ్లు కూడా అవి అన్నీ ఉంటాయి కదండి సెల్ఫ్లు ఇంకా కింద ఫ్లోరింగ్ అవన్నీ ఉంటాయి కదండి వాటితో పాటు మొత్తం కాస్ట్లీ కానీ చెప్పండి చూడండి చూడండి కాస్ట్ ఇంకా తక్కువ కొంచెం చూడండి లాస్ట్ ఒక మాట చెప్పండి ఎంత నేను ట్వంటీ థౌసండ్ అంటున్నాను తక్కువ అంటే ఏ అంటే మేము ఇంతకు ముందు తీసుకున్నాం కట్టాం కదా అండి అంత రేట్ లేదు అండి ఎం చెప్పండి ఇక మరి లాస్ట్కి మీరు ఎంత అనుకుంటున్నారో నేను అన్నదానికి కాకుండా మీరు అన్నదానికి కాకుండా మధ్యలో చెప్పండి సరే మరి ఆలోచిస్తాం అండి ఆలోచించి మళ్ళీ సరే మరి సరే అండి సరే మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ అంటే సరే ఓకే మరి ఇక

అదే అండి సరే అండి థ్యాంక్ యూ అంటే ఇంకాఎట్లాగో మాకు ఆ రూమ్కి సంబంధించింది ఉందండి వర్కు తర్వాత ఇంకా ముందు కూడా మాకు కొంచెం ఫ్లోరింగ్ అది ఇలాంటివి చేయడం ఉంది చిన్న చిన్న వర్క్ ఉంది సరే అండి